నాకు బాగా సాంకేతికపై ఆసక్తి మొదట రేకెత్తిన విషయాలు చాలానే ఉన్నాయి సురక్షితమైన డబ్బు నిర్వాహణ మరియు రైల్వేలు ఏఐలు ఇలా చాలానే ఉన్నాయి నాకు అందులో బాగా ఇష్టమైంది వచ్చేసి ఏఐ ఆర్టిఫిషల్ ఇంటెలిజంటు మనం భవిష్యత్తులో చాలా రకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని వాడుతూ ఉంటాము ఏదైనా యాప్లు తయారుచేయటంలోను రోబోట్లు తయారు చేయటంలోను మనం డబ్బుల విషయంలోను ఇలా సాంకేతికపరంగా చాలాగా ఉపయోగపడుతుంది అందుకనే ఏఐ ఫ్యూచర్లో బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి నాకు దానిపై బాగా ఆసక్తి ఉండటం వలన నేను ఏఐని ఎంచుకుంటూ ఉంటున్నాను